సురేషు ఈ అవును అయిపోయినాయి రా ఎలాగ వెళ్తున్నావు సరే దా టీ తాగుతువు కానీ ఇంకా ఏంటి ఏమి చేస్తున్నావు ఆ అవ్ అవును మొన్న ఒకసారి ట్రైన్ ఆక్సిడెంట్ అయ్యింది అవును చాలా మంది చనిపోయినారు అయ్య బాబోయ్ ఆ స అంటే అంతా బాగా ఉందా

ఓహ్ అంతే వాళ్ళు ఆ ట్రైన్లు నడిపే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు

అనవసరంగా జీవితాలు పాడవుతాయి ఒక పక్క ఆ గొడవలు ఒకపక్క ఈ గొడవలు అసల్ ఏమి వార్డన్ అలాగే ఉంటుంది పిల్లలు కూడా అలాగే ఉన్నారు అవునవును అక్క ఏ ఊరు వచ్చారు మొన్న ఈ వారం వచ్చినప్పుడు ఇంటి దగ్గర లేను ఒ సంధికి వచ్చినప్పుడు వెళ్దాం అనుకున్నా కానీ చాలామంది ఉన్నారని ఇంకా ఆగిపోయాను అదే నిన్న అదే హాస్టల్లో చూశాను చాలా జనం వచ్చారు కదా

ఏమన్నారు పవనిజమ్ పవన్ కళ్యాణ్ కాదమ్మ వారధి వారధియాత్ర ఉంది కదా అందులో వెళ్తాను మళ్ళీ నెక్స్ట్ దాంట్లో వెళ్తాను నేను కూడా అది ఆ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారితో నేను కూడా పా పాల్గొంటాను అందులో జగన్ గారు వచ్చి ఏమి చేశారు ఎందుకని అందుకని జగన్ గారిని ఒకసారి జగన్ గారిని చూసాను కదా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని చూద్దాం అని ఓ అవునవును అనుకుంటాం కానీ అవ్వాలి కదా ఓట్లు అవ్వాలి అవన్నీ లెక్కించాలి అప్పుడు చూద్దాం ఆ ఆ అలాగే సురేషు ఆ అలాగే అయితే మళ్ళీ ఈసారి రా